శ్రీనివాస రామానుజన్ ఒక సుయ తెలిసిన గణిత శాస్త్రవేత్త అతను ఇరవైయవ శతాబ్దంలో సంఖ్యాశాస్త్రం గణిత విశ్లేషణ అనంత శ్రేణులు మరియు అవిరామ భిన్నాలు వంటి గణిత శాస్త్ర విభాగాలలో ప్రాథమిక కృషి చేశాడు అతను తన స్వల్ప జీవిత కాలంలో గణితానికి చేసిన కృషి అపారమైనది అతని పని ఇప్పటికీ గణిత శాస్త్రవేత్తలు మరియు గణిత విద్యార్థుల చేత అధ్యయనం చేయబడుతుంది రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున తమిళనాడులో ఎరోడ్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు అతను చిన్నప్పటినుండి గణితంలో అసాధారణ ప్రతిభను చూపించాడు అతను ఫారంలలో చదువు కొనసాగించినప్పటికీ అతను తన సొంతంగా గణితం నేర్చుకున్నాడు అతను అనేక సమస్యలను పరిష్కరించడానికి మరియు కొత్త సిద్ధాంతాలను అభివృద్ధి చేయడానికి అతని సహజమైన ప్రతిభను ఉపయోగించాడు పంతొమ్మిది వందల పదమూడులో రామానుజన్ తన పనిని ఇంగ్లాండులో క్యామ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని హార్డీకి పంపించాడు హార్డీ రామానుజన్ యొక్క ప్రతిభకు ఆశ్చర్యపోయాడు మరియు అతడు కేంబ్రిడ్జులో చదువుకోవడానికి మరియు తన పరిశోధనను కొనసాగించడానికి అతనిని ఆహ్వానించాడు